హలో ఇది భవాని బుక్ స్టోరేనా నాకు కొన్ని స్టేషనరీ తింగ్స్ కావాలి నాకు ఫిఫ్టీ బుక్స్ కావాలి దానికి ఎంత ప్రైజ్ అవుతుంది సపరేటుగా ఎంత అవుతుంది బంచుగా ఎంత అవుతుంది సరే మ్యాడమ్ ఇంకా నాకు కొన్ని స్టేషనరీ తింగ్స్ కూడా కావాలి పెన్సిల్స్ అవన్నీ పెన్సిల్స్ స్కేల్స్ పెన్ను ఇవ్వాలి ఇవ్వండి అట్లనే ఆన్లైన్ డె డెలివరీకి ఎంత అవుతుంది డిస్కౌంట్ ఉండదా పర్వాలేదు ఎప్పుడు దాకా పంపించేస్తారు మీరు ఓకే అండి అలా అయితే సరే అండి నాది ఎమౌంట్ ఎంత అయిందో నా వాట్సాప్కి పంపించండి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాను నేను సరే అండి వెల్కమ్